టొయోటో కొరల్లా హోండా సివిక్ హోండై క్రెటా మారుతి సుజుకి స్విఫ్ట్ టాటా నెక్సాన్ ఫోర్డ్ ముస్తాంగ్ వోల్క్స్వాగన్ మహేంద్రా తార్ కియా సెల్టాస్ బిఎండబల్యూ ఫైవ్ సిరీస్